హైక్లో అంటే ఇది ఒక వాట్సాప్ లాంటిది ఇందులో మిర్చిన విషయాలు వాట్సప్ లాగానే నేను మెసేజ్ చేయడం జరిగింది టెక్ టెక్లో ఈ ఫోటోలు ఈ విధంగా నేను ఇంస్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం జరిగింది వాటిని క్లిక్ చేయడం జరిగింది వాటిని పోస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా నేను ఈ యాప్స్ యూస్ చేసుకొని నాకు కావాల్సిన విషయాలు ఊహించిన విధంగా పోస్ట్ చేయడము మెసేజ్ చేయడము ఫొటోస్ పెట్టడము ఇంస్టాగ్రామ్లో క్లిక్ చేసుకోవడము ఈ విధంగా ఈ యాప్స్ ద్వారా నాకు చాలా అందుబాటులో నా అవసరాలు తీరే విధంగా ఈ యొక్క వీటి ద్వారా నేను ఇలా పోస్ట్ చేసుకోవడానికి సహాయపడుతూ వచ్చింది వీటి ద్వారా నేను పోస్ట్ చేసుకుని అవసరాలు సంశ్యులు తీసుకోవడానికి ఎంతనో అవస్కారం జరుగుతూ వచ్చింది ఈ యొక్క ఫోటోసు ఈ యొక్క ఇంస్టాగ్రామ్లో ట్రెట్లో ఆ విధంగా ఇది ఒక యాప్లాగా ఆ ఫొటోస్ పెట్టడం జరుగుతూ వచ్చింది ఎంతగానో కొన్ని సార్లు ఈ ఇబ్బంది పడినప్పుడు వీటిల్లో పోస్ట్ చేయడానికి చాలా సహాయకరంగాను తెచ్చాను